ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో తెలుగు భాష అనేది చాలా తక్కువగా మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రతీ ఒక్కరు పెద్దవాళ్ళు పిల్లలు కూడా ఎక్కువ ఆంగ్లానికి అనేది ఇష్టపడుతున్నారు ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు అలాగే టెక్నాలజీ ఎక్కువ అభివృద్ధి చెందడం వల్ల తెలుగు అనేది కూడా చాలా తక్కువగా వచ్చేస్తుంది ఎందుకంటే అభివృద్ధి చెందేకొలది తెలుగు అనేది తక్కువై తక్కువైపోయి ఇంగ్లీష్ అనేది వాడబడడం అనేది ఎక్కువ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు ప్రతి దాంట్లోని కూడా మనం ఎమన్నా కావాలనుకున్న ఏం చేయాలనుకుంటున్నా సరే ఇంగ్లీష్లోనే ఉంటుంది కానీ తెలుగులో అయితే ఎక్కడ ఉండట్లేదు ఇప్పుడు ఎవలని ఏమన్నా అడిగినా సరే నాకు తెలుగు రాదు నాకు తెలుగు ఇబ్బందిగా ఉంటుంది మాట్లాడడానికి అది ఇది అంటారు కానీ తెలుగు తెలుగు అసలు చాలా చేంజ్ తీసుకువచ్చింది టెక్నాలజీ తెలుగు మాట్లాడకపోవడం వల్ల తెలుగు యూసేజ్ అనేది కూడా మన పేరెంట్స్ కూడా ఇంట్లో